మీరు ఎక్కడ చూసి కాల్ చేస్తున్నారు అండి ఎక్కడ అండి అవునా మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అండి ఓకే మా దగ్గర ప్లాన్స్ అంటే ప్రస్తుతం అయితే గోకర్ణ డాండేలి మహాబలేశ్వర్ ఈ మూడే మూడు ఉన్నాయండి వాటికి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పదుతుంది అండి ఈ టూ డేస్ త్రీ డేస్ త్రీ నైట్స్ టూ డేస్ అండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మరి ఎంత మంది అండి ఎయిట్ మెంబర్సా అండి అంటే ఇంకా ఏమన్నా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారా అండి ఈ గోకర్ణ చాలా బాగుంటుంది అండి ఓకే మీరు కన్ఫార్మ్ అయితే మేము తక్కువ చేయడానికి ట్రై చేస్తాం అండి అవునవును మీకు అన్నీ గేమ్స్ ఆడిపిస్తాము ఫుడ్ తినిపిస్తాము చాలా అన్నీ మా తరఫున నుంచి గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ సైక్లింగ్ కొన్ని కొన్ని పెడతాం అండి అక్కడ వెళ్ళే దారిలో మనకు డీజే ఉంటుంది పబ్కి కూడా తీసుకు వెళ్తాం మా తరఫున నుంచి అంతే ట ఏ టైం మీరు ఏ డే పెడదామని అనుకుంటున్నారు అంటే ఏ రోజు స్టార్ట్ పెడదాం అనంటే ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ అన్నారు కదా మేము ప్లాన్ చేసుకుంటాం మీరు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఫ్రీ అంటే అప్పుడు మేము ప్లాన్ చేసుకుంటాం ఏ వీక్లో అండి ఫస్ట్ వీకా సెకండ్ వీకా ఓకే సెకండ్ వీక్లో ఓకే డన్ అండి అయితే మీ దగ్గర మీతో పాటు ఇద్దరు గైడ్స్ వస్తారు అయితే వా వాళ్ళ ద్వారా మీకు అన్నీ ఇస్తారు మీకు ఓకే వీకెండ్స్ అయిన పర్వాలేదు అండి వీకెండ్స్ అంటే కొంచెం మరి రేట్ ఎక్కువ అవుతుంది ఏమి కాదా అండి ఇదే అంటే వీకెండ్స్ ఇప్పుడు వెళ్ళాం అనుకోండి పబ్కి కానీ కొన్ని రెస్టారెంట్లకు కానీ వీకెండ్స్లో ఎక్కువ అవుతుంది అక్కడ ఇప్పుడు నా నార్మల్గా వీక్ ఆఫ్ డేస్ అంటే కొంచెం తక్కువ అవుతుంది అక్కడ మీ మీ ఇంట్రెస్ట్ ఏంది అండి మీకు ఇష్టం ఉంటే వి విల్ ప్లాన్ అండి

ఓకే మీకు అటెండెన్స్ ఉంటుంది కదండి అంటే వేరేవి అంటే ఇప్పుడైతే ఇవి నడుస్తున్నాయి అండి ప్రస్తుతం మెయిన్గా ఎక్కువ ఇంట్రస్ట్ చూపించేవి ఇవి రెండే ఇవి ఒక్కటే గోకర్ణ డాండేలి అవి

ఓకే ఓకే మీరు మరి ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ ఒకసారి కాల్ చేయండి ఒకసారి మర్చిపోకండి ఇదే నెంబర్కి చేయండి వేరే ఏ నెంబర్కి చేయకండి ప్లీజ్ ఓకే ఓకే